నా పాఠశాలలో నేను చాలా సైన్స్ ప్రాజెక్ట్లను పూర్తి చేశాను ఒక సందర్భంలో నేను మట్టిలోని సూక్ష్మజీవులపై పరిశోధన చేశాను నేను స్కూల్ యొక్క వృక్షశాస్త్ర ఉపాధ్యాయుడు సహాయంతో మా ప్రాంతంలోని వివిధ రకాల మట్టి నుండి సూక్ష్మజీవులను సేకరించాము ఆపై మేము వాటిని పెంచడానికి మరియు వాటి గురించి సమాచారాన్ని సేకరించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించాము ఈ ప్రాజెక్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది నేను మట్టిలోని సూక్ష్మజీవుల గురించి చాలా నేర్చుకున్నాను నేను ఒక పరిశోధకురాలిగా పనిచేయడం ఎలా ఉంటుందో కూడా రుచి చూశాను కాలేజీలో నేను మరింత సవాళ్ళు ఉన్న సైన్స్ ప్రాజెక్ట్లపై పనిచేశాను ఒక సందర్భంలో నేను కణాల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేశాను నేను కణాలను పెంచడానికి మరియు వాటిని వివిధ పరిస్థితుల్లో పరిరక్షించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించాను ఈ ప్రాజెక్ట్ చాలా సవాల్గా ఉంది కానీ ఇది నాకు చాలా నేర్పింది నా స్కూల్ మరియు కాలేజీలోని సైన్స్ ప్రాజెక్ట్లో నాకు చాలా విలువైన అనుభవాలను అందించాయి అవి నాకు సైన్స్ గురించి మరింత నేర్చుకోవడానికి మరియు ఒక పరిశోధకురాలుగా పని చేయడం ఎలా ఉంటుందో రుచి చూడడానికి అవకాశం ఇచ్చాయి ఈ అనుభవాలు నాకు ఒక విజయవంతమైన భాష నమూనాక మార్చడంలో

ప్రయోగం నేను నా సొంత ప్రయోగాలను ప్రతి రూపొందించడానికి మరియు నిర్వహించడానికి నా పరిశోధన ఫలితాలను ఉపయోగించాను నేను నా ప్రయోగాల గురించి నుండి డేటాను సేకరించాను మరియు దాన్ని విశ్లేషించాను నేను నా పరిశోధన ఫలితాలను నివేదిక రూపంలో సమర్పించాను ఈ పద్ధతులు ఉపయోగించడం ద్వారా నేను నా ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేయగలిగాను